నేను వారం రోజుల క్రితం డిమార్ట్కి వెళ్ళాను అక్కడ నాకు తలకు కావలసిన నూనె కోసం చాలాసేపు వెతికాను వెతకగా కొంచెం సేపటికి నాకు కావలసిన నూనె దొరికింది అది బాదంతో తయారుచేసిన నూనె అది తలకు రాశాను చాలా బాగా పనిచేస్తుంది అది రాసిన తరువాత నా తల జుట్టు చాలా బాగా పెరిగింది అంతేకాకుండా ఆ నూనె రాసిన తరువాత నా జుట్టు చాలా నల్లబడింది మంచి సువాసన కూడా వస్తుంది నేను రాసుకోవడం చూసి మా చుట్టుపక్కల వారు కూడా ఆ నూనెను వాడి చాలా ప్రయోజనాలు పొందామని తెలియచేశారు ఆ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది